మా దగ్గిర స్కూళ్ళలో అడ్మిషన్ల ప్రక్రియ ఉంది అది ఎలాంటి డాక్యూమెంట్లు చూపించాలి ఏదైన ఫీజ్ అయితే ఉంటుంది ఓకే అంటే గవర్నమెంట్ స్కూల్లో అయితే ఫీజు ఉండదు ఓకే ప్రైవేట్ స్కూళ్ళకి సంబంధించి అయితే ఫీజు ఉంటుంది మరీ డాక్యూమెంట్స్ అయితే ఏం ఉండవు పిల్లల ఆధారు అది ఒకటి అడిగి తీసుకుంటారు పేరెంట్స్ అడ్రసు అండ్ ఫోన్ నంబరు ఇవి ఒకటి చెక్ చేస్తు ఉంటారు అడ్మిషన్స్ అయితే గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి అయితే ఏ ఫీజు ఉండదు ఫ్రీగా పిల్లల్ని జాయిన్ చేసుకుంటారు మంచి స్టడీ ఉంటుంది అండ్ ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే ఖచ్చితంగా ఎంతో కొంత వరకి ఫీజు అనేది ఉంటుంది ఆధార్ కార్డు తీసుకోని పిల్లల పేరు పేరెంట్స్ నేమ్ అలాగే వాళ్ళ ఇంటి అడ్రస్సు ఫోన్ నంబరు తీసుకుంటు ఉంటారు ఫీజు పరంగా చూస్తే దగ్గర ఉన్న స్కూళ్ళల్లో అయితే చాలా తక్కువ ఫీజే ఉంటుంది మరీ అంత కట్టలేనంత కష్టమైన ఫీజ్ అయితే ఏది ఉండదు చాలావరకి తక్కువలో ఫీజులు ఉంటాయి గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయితే ఖచ్చితంగా అన్నీ ఫ్రీనే వాళ్ళే బుక్స్ ఇవ్వడము లంచ్ కూడా వాళ్ళే పెట్టడము ఉంటుంది మధ్యాహ్న భోజనము ఈవెనింగు ఆట వస్తువులు కూడా స్కూళ్ళల్లో అవైలబుల్గా ఉంటాయి ఇంకా మధ్యాహ్న భోజనంలో కూడా చాలావరకి మంచి ఫుడ్ ఐటెంసే ఉంటాయి పప్పులు కానీఅది దగ్గర స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయితే లంచ్ బాగుంటుంది ఇక ప్రైవేట్ స్కూళ్ళ స్కూలుకి సంబంధించి అయితే లంచ్ కానీ అట్ల ఏమి ఉండదు అన్నీ మనమే చూసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఫీజులకి సంబంధించి అయితే ఓన్లీ గవర్నమెంట్లో అయితే ఏ ఫీజు ఉండదు ఖచ్చితంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో మాత్రం ఫీజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అది అనుకూలంగా అందరికి అనుకూలమైనటువంటి రేట్లలో ఉంటుంది